నమస్కారం అండి అంటే నా పేరు రవితేజ అండి నేను మాట్లాడేది ఈవెంట్ మేనేజర్ గారితోనేనా అండి

అంటే మా అబ్బాయి పెళ్ళి ఒకటి ఉంది అండి ఒక నెల రోజుల్లో ముహూర్తం పెట్టుకున్నాము మీరు దానికి ఎలాంటి ఈవెంట్లు చేయగలుగుతారో సెలవు ఇస్తే బాగుంటుంది సంతో

సంతోషం అండి ఇప్పుడు మనం కళ్యాణమండపం గురించి మాట్లాడుకుందాం అండి ఎందుకంటే ఇప్పుడు మన అదే మా అబ్బాయి పెళ్ళికి బో సుమారు ఒక నాలుగు వందల మంది విచ్చేయును ఉన్నారు అండి దానికి మనం మండపాన్ని ఎలా అలంకరించాలో కలిసి ఒకసారి ఆలోచించుదాము అండి ఏంటంటే ఒకసారి ఒకసారి అండి ఏంటంటే నా ఆలోచన ఏంటంటే అండి కళ్యాణమండపాన్ని కొంచెం డబ్బులు ఎక్కువైనా పర్వాలేదు మంచిగా కనపడేలా చేయాలి అండి అది కాదు అండి అంటే నేను కొంతకాలం క్రితం నుండి చాలా పెళ్ళిళ్ళను సందర్శించాను అండి అక్కడ చాల మంది కళ్యాణమండపాలలో ప్లాస్టిక్ పువ్వులు లాంటి పదార్థాలతో భలే బహు అందంగా అలంకరించడం చూశాను అండి అంట్ అంటే మీరు ఖర్చు గురించి ఏమాత్రం వెనకాడకండి ఎంతైనా పర్వాలేదు అండి ఇంకొక విషయం ఏంటంటే నేను చెప్పాను కదా అండి నాలుగు వందల మంది అని నాలుగు వందల మందికి మీరు కుర్చీలు అనేవి మీరే చూసుకుంటారా అండి ఆ ఆ చాలా సంతోషం అండి ఒక్క నిమిషం అంటే ఇప్పుడు మీరు ఆ చెప్పండి చెప్పండి సార్ చెప్పండి ఆ సరే అండి పదిహొ పది రోజుల ముందు మిమ్మల్ని కలుస్తాను అండి ఆ సరే అండి సంతోషం